బంతి నాక్ బంతి పూలు కావాలండీ అవును బంతి పూలు మాల కట్టేసి అమ్ముతారు కదండీ ఎల్లో కలరు అవునండీ అదీ ఒక మూడు కట్టలు కావాలండీ మూడు బుట్టలు ఇంకా అమ్మవారు టెంపుల్లోకి అమ్మవారికి వేయడానికి ఒక పూల దండ మాల అండీ అదే మన పైడితల్లి అమ్మవారికి అండీ మాల మెల్లోకి మాల ఒక రెండు అవునండి ఇది విర జాజులు సన్న జాజులు మొగ్గలవి

ఓకే అండీ ఒక మాకు ఇరవై మూరలు కావాలండీ చిన్న గులాబీలుంటాయి కదండీ అవినీ చామంతి పూలు ముద్ద చామంతి ఉంటుంది కదండీ ముద్ద చామంతి ఒక రెండు బుట్టలు కావాలండీ ఈ గులాబీలు ఒక బుట్ట కావాలి మాకు రేపు ఉదయం కావాలండీ రేపు ఉదయానికల్లా అంటే అంటే ఎల్లుండి జాతారండి అందుకని అయితే మాల కట్టేసి పంపిచ్చేస్తారు కదండీ అదే మీరు పంపిచ్చండి లేకపోతే అయితే మేము ఆటో ఏమైనా పంపిచ్చల్లా లేకపోతె మీరే ఆటో వేసి పంపిచ్చేస్తారా ఓకే అండీ తగ్గించే రేంటండి పదివేలుకు చూడండి ఒక ఐదు వందలైనా కట్టండి ఓకే అండీ అయితే మీరు రెడీ చేసి ఫోన్ చేయండి అయితే మర్చిపోవద్దు కొంత తొందరగా చేయండి సరే అండీ అయితే ఉంటాను